ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా పత్రికల పాత్రపై కూడా ప్రభుత్వాలు ప్రభావితం చేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాల ప్రభావంతో పత్రికలు వారి అభిప్రాయాలని ప్రజా గొంతుకలని ప్రజలకు తెలియజేయలేని పరిస్థితులు ఉన్నాయి పత్రికలకు మరింత స్వేచ్ఛను ఇవ్వవలసిన అవసరం ఉంది అలాగే పత్రికలు కూడా ఒక బాధ్యతాయుత పాత్రను పోషిస్తూ ఇటు ప్రజాస్వామ్యానికి మేలు చేయడంతో పాటు అటు ప్రజల సంక్షేమానికి కూడా మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది ప్రజలు కూడా పత్రికలు మీడియా తాలూకు పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉంది